నాకు ఇష్టమైన ప్రదేశాలు ఏంటంటే మన భారత దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టమైనవి అరకు నెంబర్ వన్ ప్లేస్ అండ్ వైజాగ్ నెంబర్ వన్ ప్లేస్ అదే తమిళనాడులో చూస్తే నాకు ఊటీ ఇష్టం ఊటీ అండ్ కొడైకెనాల్ కేరళ చూస్తే కేరళలో చాలా ప్లేసెస్ చాలా బాగుంటాయి మంచి మంచి అవి చాలా ఇష్టమైన ప్లేస్లు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి అంతా సీనరీస్ అంతా ప్రకృతి పచ్చదనంతో కూడుకున్న ప్రేసెస్ ఆ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళాలి అంటే ఇష్టపడతాను ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అరకు అనగా ఈ కొడైకెనాల్ ఊటీ అనగా ఊటీ నెంబర్ వన్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అరకు ఊటీ అంటారు